భారతదేశంలో నృత్య కళాకారులపై బాలీవుడ్ ప్రభావం ఎట్లుందంటే ఇప్పుడు నృత్యాలంటే ఏంటంటే వాళ్ళు పద్దతిగా ఏసారు అన్నమాట క్లాసికల్ డాన్సు నాట్యము భరతనాట్యము అట్లా సో వీళ్ళకి బాలీవుడ్ ప్రభావం ఎట్లుందంటే ఇప్పుడు బాలీవుడ్లో ఐతే అన్నీ బెల్లీ డ్యాన్సులూ సాల్సా అలాంటియి వేస్తావుంటారనమాట వాళ్ళందరూ స్టైల్గా మొత్తం హిప్ఆప్ నడుములు తిప్పుకుంటూ అట్లాంటి డ్యాన్స్లు ఉంటాయి కానీ భారతదేశం మన నృత్య కళాకారులది ఎట్లుంటాయంటే మంచిగా పద్ధతిగా ఉంటదనమాట కానీ అలాంటి పద్ధతి బాలీవుడ్ మూవీలో లేకుండా అది చాలా ప్రభావితం చేస్తుంది ఎప్పుడూ అవే చూడాలా అనేసి ప్రజలకు కూడా ఏంమైపించిందంటే ఒకసారి బాలీవుడ్ సైడ్ కూడా చూద్దామనేసి కోరిక కలిగిందనమాట ఇంకా అందరూ ఇష్టపడతారు సాంగ్స్ ఇవన్నీ సినిమా సాంగ్స్ అందరూ ప్రతీ ఒక్కళ్ళు బాగా ఇష్టపడ్డాతా ఉంటారనమాట సినిమా గీతాలుగానీ ఇవన్నీ అవి ఏమేమి అంటే ఇప్పుడు ఫర్ ఎక్జాంపుల్ మొన్న వచ్చిన సమంత సాంగ్సే అనుకోండి ఊ అంటావా మామ ఉఊ అంటావా అనేసి అది కూడా చాలామంది ఎప్పుడు చూసినా కానీ అది కొత్తగానే కనిపిస్తుంది చాలా వరకు అందరు ఇంకా ఆమె వేసిన డాన్స్ ఆ పాట చాలామంది ఆస్వాదిస్తారనమాట చాలా మంది ఇష్టపడతా ఉంటారు లైక్ చేస్తా ఉంటారనమాట ఆ సినిమాలని ఇంకా డాన్సులైతే ఏంటంటే అసలూ నార్మల్ డా ఇలాంటి డాన్సులకంటే మనకీ కళాకారులు వేసే డాన్సులు చాలా బాగుంటాయి గానీ ఇంక అందరూ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అందరూ దాన్నే ఇష్టపడుతున్నారు సాల్సా హిప్ఆప్స్ అట్లాంటి డాన్సులనే ఇష్టపడుతున్నారనమాట నడుములు తిప్పడం అట్లాంటియి ఇంకా గలీజ్ గలీజ్గా కానీ చక్కగా చీర కట్టుకుని ఆ భరతనాట్యము లేకుంటే కథక్కు ఇట్లాంటివేస్తే ఎంత బాగుంటుందండీ కూచిపూడి అలాంటివి కానీ ఇంకా అవన్నీ ఎప్పుడూ ఒకే స్టెప్పులాగా అనిపిస్తాయి అవే ఇవేంటంటే ఒక కొత్త కొత్త స్టెప్స్లాగా అనిపిస్తాయనమాట ఆ ఇవి క్లాసికల్ డాన్సు ఏంటంటే ఎప్పుడూ సేమ్గానే ఎప్పుడైనాగానీ అవే ఏసినట్టు అనిపిస్తుంది ఏ కొత్తదనమూ కనిపించదు కానీ ఇంక బాలీవుడ్ స్టార్ స్టార్లు అందరూ ఏసేదైతే కొత్తకొత్తగా వింతలు కనిపిస్తా ఉంటాయి నాకైతే అసలు ఇంకా చాలా నాకు ఒకే బాలీవుడ్ రెండు బాగానే ఉన్నాయ్ కానీ కంపేర్టు ఏంటంటే అందరికీ విధంగా చూసుకుంటే బాలీహుడ్ సాంగ్స్ అందరికీ టైం పాస్ అవుతుందనమాట ఎందుకంటే వాళ్ళకి బోర్ అనేది కొట్టదు కాబట్టి అందరూ లైక్ చేస్తున్నారు అనేసి నే నాకు అనుపించిందం